నా భారతదేశంలో ఉద్యోగాలు అనేవి చాలా అరుదు చాలా మంది యువకులకు యువతులకు చదువుకున్న ప్రతీ ఒక్కరికి ఒక దారి చూపిస్తూ మన భారతదేశం ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగమనేది ఇవ్వడం జరుగుతుంది వారు చదువుకున్న చదువును బట్టి వారు చేస్తున్న పని విధానాన్ని బట్టి ప్రతీ ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడమనేది జరిగింది మన భారతదేశంలో ఉద్యోగరీతి మార్కెట్టు చాలా అభివృద్ధి పడుతూ ఉంది ఇంకా కొత్త కొత్త కంపెనీలు ప్రవేశ పెడుతూ కొత్త కొత్త జాబ్లు వేస్తూ అనేకమంది యువతకి నిరాశ్రులుగానూ యువతకి ఉద్యోగం కల్పించడమనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు చదువుకున్న వారు ఏ ఒక్కరు ఖాళీగా లేకుండా ప్రతి ఒక ప్రతి ఒక్కరు ఈ మార్కెట్ రంగంలో ముందుకు వెల్తూ మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఉంటే చాలా మంది ఉద్యోగాల కోసం గట్టా ఇతర దేశాలు వెళ్లిపోతున్నారు అమెరికా అని ఆస్ట్రేలియా అని ఇలా వెళ్లిపోతున్నారు కానీ మన భారత దేశంలో కూడా ఉద్యోగాలు చేయాలి మన భారత దేశం కూడా డెవలప్ అవ్వాలని మన ప్రధాన మంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ పాటుపడుతూ ఇక్కడ కూడా ఉద్యోగాలు మన కోసం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఇక్కడే ఉంటూ సిటీస్లో హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఇలా మన ఇండియాలోనే భారతదేశంలోనే పలు చోట్ల పని చేస్తూ వర్కు చేస్తున్నారమాట అలా అనేకమందికి మన భారత దేశంలోని ఉద్యోగాలు అవకాశాలైతే చాలా ఎక్కువగా మెండుగా ఉన్నాయి ప్రతి ఒకారు ప్రతి ఒక్కరు లాభం పొందే రీతిగా ప్రమాణ ప్రభుత్వం వారు ఉద్యోగాలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందిమాట